మా ప్రాంతంలో జనం ఇష్టపడే ప్రధాన టెలిఫోన్ బ్రాండ్లు చాలా ఉన్నాయి అందులో రియల్మీ రెడ్మీ వీవో ఇంకా ఏక్యూ వన్ప్లస్ ఇలా వివిధ రకాల టెలిఫోన్లు వాడుతు ఉన్నారు ఎందుకంటే అందులో మంచి మంచి ఫీచర్లు ఉన్నాయి అందుకని జనాలు ఎక్కువ ఇష్టపడి వీటిని వాడుతు ఉంటారు ప్రస్తుతం నా దగ్గర ఉన్న టెలిఫోన్ ఏంటంటే వివో దీంతో నేను చాలా మంచిగా సంతృప్తిగా ఉన్నాను ఎందుకంటే ఈ టెలిఫోన్ నాకు మంచి ఫీచర్ని ఇచ్చింది దీంతో నాకు మంచిగా ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి మంచి మంచి సౌకర్యాలు అనేవి ఇది నాకు ఇస్తుంది ఇది మంచి ఇది నాకు సౌకర్యంగా ఉంది మరియు నేను అనుకునే విధంగా ఈ టెలిఫోన్ ఉన్నందున నాకు ఎంతో సంతోషంగా ఉంది దీన్ని నేను వాడినందుకు వాడుతున్నందుకు అలాగే ఇది ఇంకొకరికి వాడడానికి కూడా నేను సహాయపడతాను వాటి ఎవరైనా అడిగితే నేను ఈ ఈ టెలిఫోన్ని వాడమని చెప్తు ఉంటాను అలా నేను సలహా ఇస్తాను ఎందుకంటే నా టెలిఫోన్ ఎంతో మంచి ఫీచర్లు ఇచ్చింది ఎంతో చాలా బాగుంది ఇది నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది దీనిని నేను వాడడం వల్ల